నేను లక్ష్మీనారాయణ రెడ్డి గారు నాది చెన్నై ఉత్తపల్లి నివాసము పల్లెల్లో చాలా మంది ఉండేకి ఇష్టపడరు ఎందుకంటే అక్కడ వాళ్లకి కావాల్సినవి దొరకవు పట్టణాలల్లో అయితే కావాల్సినవి దొరుకుతాయి అక్కడ ఇక్కడ పోవచ్చు సినిమాలు చూడవచ్చు టీవీలు చూడవచ్చు మిగతావి వాళ్లు హోటల్లో పోయేదానికి కావాల్సినవి తినవచ్చు మంచి మంచి చెడ్డలన్నీ ఉంటాయి నలుగురితో కలిసేకి ఉంటుంది పల్లెలో ఏముంటుంది వాళ్ల ఇదిలో వాళ్లు పోతూ ఉంటారు వస్తూ ఉంటారు వాళ్లకి ఇది కాదు కాబట్టి ఎక్కువ మంది టౌనే ఆశిస్తారని నేను చెప్తున్నా